దగ్గరలోని పట్టణాలకు రాష్ట్రాలకు ప్రయాణించేటప్పుడు నేను భద్రతా పరమైన ఆందోళనలో అనుభవంలోకి వచ్చాయి అవి ఒకసారి మేము దగ్గరలో ఉన్న పట్టణానికి ప్రయాణించేటప్పుడు మా స్నేహితుడికి బండి యాక్సిడెంట్ అయింది అప్పుడు మాకు హెల్మెట్ లేదు తరువాత మేము అర్థం చేసుకున్నది ఏంటంటే మనం ఎక్కడికి ప్రయాణించినా మన దగ్గర హెల్మెట్ ఉండాలి